నా కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ రెడ్డి ఆయన రెండు వేల ఇరవై మూడు జూలైలో జరిగిన ఎన్నికలలో గెలిచారు నేను ఆయనతో మాట్లాడలేదు కానీ మా గ్రామంలోని ప్రజల నుండి ఆయన గురించి విన్నాను ఆయన చాలా మంచి నాయకుడు అని గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అని చెబుతున్నారు నా కృష్ణా జిల్లాకు చెందిన ఎంపీ శ్రీ సురేష్ రెడ్డి ఆయన జులై రెండువేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలలో గెలిచారు నేను ఆయనతో కూడా మాట్లాడలేదు కానీ మా జిల్లాలోని ప్రజల నుండి ఆయన గురించి విన్నాను ఆయన కూడా చాలా మంచి నాయకుడు అని జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అని చెబుతున్నారు నా కృష్ణా జిల్లాకు చెందిన సర్పంచ్ శ్రీమతి లక్ష్మి ఆమె రెండువేల ఇరవై మూడు జూలైలో జరిగిన ఎన్నికలలో గెలిచారు నేను ఆయన ఆమెతో మాట్లాడాను ఆమె చాలా చురుకైన సర్పంచ్ అని గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అని చెప్పారు ఆమె నా గ్రామంలోని రోడ్లు పాఠశాలలు ఆసుపత్రులు మొదలైన వాటి అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు ఆమె చాలా మంచి నాయకురాలు అని నేను నమ్ముతున్నాను మొత్తం మీద నా కృష్ణా జిల్లాకు చెందిన నా ఎమ్మెల్యే ఎంపీ మరియు సర్పంచ్ మూవీ ముగ్గురు ఎంతో మంచి నాయకులు అని నేను నమ్ముతున్నాను వారు గ్రామాల నుంచి మరియు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు